మీ దగ్గర మేము ఇక్కడ రామగిరి ఖిల్లా గుట్ట ఉంటుంది అక్కడికి వెళ్లి మేమందరం వెళ్ళినాము ఇక్కడికి వెళ్తే మంచి లోకేషన్ ఉంటుంది ఇక్కడ ఫొటోస్ చాలా బాగా దిగినాము బాగా మందిమి ఫ్రెండ్స్తో అందరు పొయినాం దిగినాం అక్కడ మస్తు ఎంజాయ్ చేసినం అక్కడ అంటే చాలామంది వచ్చేవాళ్లు అక్కడ వేరే వేరే దేశాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరూ కాబట్టి అప్పుడు అందరు వచ్చినప్పుడు మేము కూడా పోయినాం పొయ్యి ఉండి చేసేవాళ్ళం కాబట్టి మేము అన్నీ అక్కడ ఫొటోస్ కాని ఎంజాయ్ పార్టీ తీసుకున్నాము నేను అవి వాట్సాప్ స్టేటస్ ఫేస్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి మాకు అరే అక్కడ ఎలా ఉంటుంది ఏమిటిది అది అది అని అడిగిర్రు అడిగినప్పుడు మేము చెప్పిన చాలా మంచిగా ఉంటుంది అక్కడ గుట్ట ఎక్కడానికి తర్వాత అక్కడ మెట్లు ఉంటాయి మీద ఒకటి వాటర్ఫాల్ ఉంటుంది చెరువు ఉంటుంది చెట్లకు గుట్ల చెట్లలల్లో మధ్యలోకి వెళుతున్నప్పుడు మంచి ఒక మంచి గా అనిపిస్తుంది అక్కడ అండ్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి అక్కడ మేము అందరం కూడా మంచిగా వెళ్ళినా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తోనీ అందరితోనీ వెళ్ళినాం అక్కడ దాన్ని ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ దేవుడు ఉన్నాడు రాముడు అంజిన్న ఉంటాడు అక్కడికి పోవాలంటే కొంచెం గుట్టలలోకెళ్ళి పోవాలి అక్కడ మొత్తం లైటింగ్ గీటింగ్ ఏముండదు అక్కడ మొత్తం చిమ్మ చీకటి ఉంటుంది నైట్ అయితే అసల గుట్టల వెళ్ళినప్పుడు చీకటైతే అందులో ఏముంటుంది ఎవరికి తెలియదు ఒక పాములు ఉంటాయి ఎక్కువ కుందేళ్ళు నెమలులు జింకలు పులులు అవన్నీ ఉంటాయి కాబట్టి నైట్ టైం ఎంట్రీ ఉండదు ఓన్లీ డే ఆ డేలోనే రావాలి డేలో వచ్చినప్పుడు ఎంజాయ్ పర్పస్ చేసుకుని ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా పోతారు పోయినప్పుడు

అక్కడ ఫొటోస్ దిగి చేయడం కిందుంటే ఇక్కడ దావత్ ఫుల్ దావత్ ఇస్తుండ్రు ఇక్కడ షాప్స్ ఉంటాయి షాప్స్లల్లా చపాతి చేస్తారు షాపు వాళ్ళు చికెన్ మటన్ అన్నీ కూడా చేసి ఇస్తారు వాళ్ళందరూ తర్వాత అక్కడ మేము వెళ్ళినప్పుడు కోతులుంటాయి చాలు ఎంజాయ్మెంట్ ఉండేది అనమాట అక్కడ ఎంజాయిమెంట్ ఉన్నప్పుడు మేము అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళు అందరం పోయినప్పుడు ఫొటోస్ బాగా ఫొటోస్ దిగేది ఒక వంద ఫోటోలు దాకా దిగేది ఆ వంద ఫోటోలు దిగితే మేము ఒక యాభై ఫోటోలు అప్డేట్ చేసుకున్నట్టు వాట్సాప్ స్టేటస్లల్లో ఫేస్బుక్లల్లో లైవ్ల అన్నిటిలల్లో అప్లోడ్ చేసుకునేది అప్లోడ్ చేసుకొని పెట్టినప్పుడు మాకు అందరూ ఫోన్ చేసి అడిగేవారన్నట్టు

అక్కడ దేవుడు ఉంటాడు చాలామంది వస్తారు అందరు వస్తారు కాబట్టి ఇక్కడ చాలా ఉంటుంది గుట్ట మీదకి ఎక్కాలే దిగాలే మీద వాటర్ఫాల్స్ ఉంటుంది ఇంకా తర్వాత మంచి అంటే ఎట్లా అంటే ఈ ఒక మనం వేరే గుట్టలు ఎక్కినట్టు చూస్తూ ఉంటే ఆ గుట్టలు కాకుండా ఈ గుట్ట ఎక్కితే మనకు ఒక మంచిగా కనపడుతుంది మంచిగా ఉంటుంది అందుకోసమే గుట్టల చాలామంది వస్తారు పోతారు ఎక్కుతారు నైట్ అయితే ఎవరు ఉండరు ఓన్లీ ఫర్ డే లెవెన్ వరకు ఎంట్రీ ఉంటుంది డే లోనే ఎంట్రీ ఉంటుంది కాబట్టి అందరం కూడా మంచిగా పోయి మంచిగా ఎంజాయిమెంట్ చేసి వచ్చే వాళ్ళము మళ్ళీ స్కూల్ ట్రిప్స్ కూడా ఇక్కడ కొంచెం వేరే ఉంట ఎంజాయ్ అంటే మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళినప్పుడు చికెను చపాతి కూల్ డ్రింక్సు అవన్నీ తీసుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అట్ల వెళ్ళినప్పుడు కేవలం ఎంజాయిమెంట్ కొరకు మేము అట్లా వెళ్ళడం అప్పుడు ఉండే తర్వాత ఇంకోటి ఎలా అంటే అక్కడ ఎవరైనా పోవాలంటే అంటే తెలిసిన వాళ్ళు పోవాలి తప్ప తెలియని వాళ్లు ఎవరు కూడా పోవద్దు లేకపోతే తెలిసిన వాళ్లే పలానా రూట్స్ ఇక్కడ ఇది ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుంది అని చూసి చెప్పవచ్చు అవి అలా చూసి చెప్పే వాళ్లు ఉంటే మనం అక్కడికి పోయి మంచి తిరిగి రావచ్చు తిరిగి రావచ్చు కాబట్టి అక్కడ మళ్ళీ కూడా ఏందంటే మనకు చెట్ల మధ్యలోకి వెళ్లి నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు మంచి ప్యూరిఫైయర్ చెట్లల్లో నుంచి వస్తాయి కాబట్టి ఒక మంచి నీరు ఒక మంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ తాగు కుంటూ ఉంటుంది ఆ వాటర్ తాగినప్పుడు హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది అంటే గుట్టల మీదకి వెళ్ళి అన్ని చెట్ల మధ్యలోకి వెళ్ళి ఈ వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ వచ్చినప్పుడు వాటర్ తాగితే మనం హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది అన్నీ కూడా మంచిగా ఉపయోగం ప్రకారంగా మాకు ఉంటుంది తర్వాత ఏంటంటే తర్వాత ఎట్లా అంటే ఈ చేర్చట్ల మధ్యలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయో ఆ నీళ్ళు వచ్చినప్పుడు మొత్తం మన మిల్లర్ వాటర్ కంటే మంచి ప్యూర్ ఎట్లా అంటే మనం ఫిల్టర్ చేయనప్పుడు ఫిల్టర్ చేస్తే వాటర్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి వాటరు అప్పుడు ఆ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యం కూడా బాగా మంచిది మంచిగా ఉంటుంది అందుకోసం ఆ వాట ర్ టర్ని ఎక్కువ ఇష్టపడతారు అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ఫాల్స్ ఉంటాయి కాబట్టి మీద చెరువు ఉంటుంది ఆ వాటరే వస్తాయి కాబట్టి అట్లా మంచిగా ఉంటుంది

తర్వాత అక్కడ మీద చెట్లు చెట్లతో చెట్ల కింద కూర్చొని మంచిగా డిన్నర్ చేసేవాళ్ళు చపాతీతోని థమ్సప్ అవన్నీ కూల్ డ్రింక్సు తోనీ ఎంజాయ్ చేసేవాళ్ళము ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ అందరం చెట్టు కింద కూర్చొని మరి ఫోటోలు దిగుతాము ఫుల్ ఎంజాయ్ అంటే ఆ ఎంజాయ్ మాములు ఎంజాయ్ ఎందుకంటె ఫ్రెండ్స్తోని పోయినప్పుడు అక్కడ గుట్ట ఎట్లుంటుంది చాలా పవిత్రంగా ఉంటుంది కాబట్టి మంచి ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అదంతా మంచి అంటే అక్కడ వెథర్ కూడా ఎట్లా అంటే నువ్వు ఎంత ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు అక్కడ ఒకటే లాగా కనబడుతుంది మొత్తం కాకపోతే అక్కడికి వెళ్లాలంటే ఎనర్జీగా ఉండాలి ఎనర్జీ బాడీగా ఉంటేనే ఎక్కాలే వెళ్లాలే మామూలుగా మా దారులు అయితే కొంతమంది పేషెంట్లు ఉంటే వాళ్లకు కొంచెం కష్టం అవుతుంది అది ఎక్కాలంటే కొంచెం ట్యాలెంట్ పరంగానే ఎక్కాలే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడికి ఫ్యామిలీతో పాటు వెళ్లాలంటే కొంచెం కష్టం ఇబ్బంది ఉంటుంది ఫ్రెండ్స్తోని అయితే మనం అన్ని షేర్ చేసుకుంటూ వెళ్లవచ్చు ఫ్యామిలీతోని అయితే కొంచెం ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే లేడీస్ ఎక్కలేరు మన వాళ్లు మనమైతే ఫ్రెండ్స్తో వెళ్ళినాము అనుకో మనమందరం కూడా మంచిగా వెళ్ళవచ్చు మంచిగా వెళ్తాము కాబట్టి అక్కడ కొంచెం మనకి మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది డ్యాన్సులు చేస్తూ ఫ్రెండ్స్తోని మనం ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడ ఫుల్ హ్యాపీగా ఉంటుంది అన్నట్టు సో అట్లా అట్లనే ఇంకా అది ఫ్యామిలీతోని అయితే మనం అంతగానూ ఎంజాయ్ చేయలేం కాబట్టి ఆ ఎంజాయిమెంట్ ఉండదు కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది

ఫ్రెండ్స్ తోని అనేది మంచిగా ఉంటుంది అక్కడ తర్వాత అక్కడ గుట్ట మీద అన్నీ మంచిగా ప్రదేశాలు చెట్లు ప్రదేశాలు కూడా ఉంటాయి